చెప్పండి ఎవరు నమస్తే అండి పెయింటింగ్ షాపేనండి చెప్పండి అడ్రస్ అండి ఇక్కడ చెంచుపేటండి బ్రిడ్జి దిగి కొంచెం ముందుకు రావాలండి పెద్ద షాపేనండి చెప్పండి ఏం కావాలి ఏవేవి చెప్పండి ఉందండి అవును అవునండి రండి ఏం రావండి లీక్స్ ఏమి లేవండి అవునా

అవునండి ఏడు వందలు కదా ఆరు వందల యాభై అట్ల ఇవ్వండి మాది మంచిదండి పెయింటు మంచి క్వాలిటీ పెయింటు ఇప్పుడు ఎండాకాలంగా అదికాక కూల్ పెయింట్ వేసుకోండి లేదంటే పదిహేను డబ్బాలా సరేనండి ఆహా రంగులేండి లేదంటే కూల్ పెయింట్ వేసుకోండి ఇప్పుడు ఎండాకాలంగా చల్లగా ఉంటుంది సరే ఆ పని చేయండి ఆ రండి నేను షాప్కాడే ఉంటాను